తెలంగాణలో సామాజిక మరియు ఆర్థిక సాధ సాధికారతను పెంపొందించడంలో కళలు మరియు హస్త కళలు కీలక పాత్ర పోషిస్తున్నాయి ముఖ్యంగా నిస్సహాయ సహ సంఘాలలో అలాగే జీవనోపాధి అవకాశాలు పెరుగుతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం మరియు వివిధ స్వఛంద సంస్థలలో దళితులు గిరిజనలు వర్గాల కళలు హస్తకళలో శిక్షణలు అందిస్తున్నారు దీనివల్ల అభివృద్ధి చెందుతుంది ప్రభుత్వ సమయం సా సహాయక సంఘాలు తక్కు వడ్డీ రుణాలు మరియు పరికరాలు అందించి వారి ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తున్నాయి తెలంగాణ స్టేట్ హస్తకళ డె డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా హస్తకళ ఉత్పత్తులకు దేశీయ అంతర్జాతీయ మార్కెట్లో ప్రోత్సాహం లభిస్తుంది పచ్చ పచ్చల బండ గోల్కొండ హస్తకళ ఎ ఎగ్జిబిషన్ శిల్పరామం వంటి ప్రదర్శన వేదకళ మహిళా కళాకారులను ఆర్థికంగా స్వయం సమృద్ధిగా మార్చాయి దీనివల్ల ఎంతో అభివృద్ధి జరుగుతుంది కళలు మరియు హస్త కళలను ప్రోత్సహించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల పట్టణాలకు వస్త్రాలు హస్తకళ ఉత్పత్తుల సరఫరా పెరుగుతుంది శిల్పరామం సారస ఉత్సవాలు మరియు ఇతర హస్తకళ మేళాలు పర్యటాన్ని ఆకర్షించి స్థానిక ఆర్థిక సమస్ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాయి కేవలం ఆర్థిక లాభాలు మాత్రమే కాకుండా సామాజిక సమానత్వం సాంస్కృతిక వారసత్వ పరీక్షణ మరియు నిరుద్యోగులకి అవకాశాలు కల్పించడంలో కీలకంగా నిలుస్తున్నాయి